నాకు ఒక వైటు లాంగ్ నోడ్స్ బుక్కులు ఒక ఫైవ్ కావాలండి వన్ సైడ్ నోడ్సులు లాంగ్వి ఒక త్రీ కావాలండి ప్యూర్ వైటే కావాలండి తర్వాత ఇంకా వన్ సైడ్ నోడ్సులు లాంగ్వి ప్యూరేనండి అవి కూడా అవొక త్రీ కావాలండి ఇంకా బ్ల్యాక్ పెన్స్ బ్లూ పెన్స్ బాక్స్లివ్వండి రెండు సైనో సాఫ్టెక్ ఇవ్వండి అది క్యాషు కాలిక్యులేటరు అది సైన్టిఫిక్ కాలిక్యులేటరు ఉందండి అలాగే పర్లేదండి ఇవ్వండి తర్వాత కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతారు కదండి బుక్సు అలాంటి బుక్స్ ఉన్నాయండి అవి అవునండి అర్థమెటిక్ బుక్సు అవన్ని కూడా ఇవ్వండి

మీకు ఏది మంచిదనిపిస్తే అదివ్వండి సరేనండి

ఒక కంపస్ బాక్స్ కూడా ఇవ్వండి జీకే బుక్స్ ఉన్నాయండి జీకే బుక్స్ ఇవ్వండి లేటెస్ట్దే ఇవ్వండి

అంతేనండి లాంగ్ స్కేలు ఇవ్వండి అలానే ఒక డూమ్స్ పెన్సిల్ బాక్స్ కూడా ఇవ్వండి

ఒక లాంగ్ ప్యాడ్ ఒకటి ఇవ్వండి లాంగ్ ప్యాడ్ ఒక త్రీ ఫోల్డర్సు ఏ ఫోర్ షీట్సు కూడా ఇవ్వండి అంతేనండి అంతేనండి అవునండి సరేనండి కావాలండి క్యాషు కావాలి

కావాలండి తీసుకుంటానండి ఇవ్వండి సరేనండి